హలో చెప్పండి అవునండి ట్రావెల్ ఏజెన్సీనే అండి ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు

ఎన్ని డేస్ వెళదామని అనుకుంటున్నారు

ఒక ఈయ మా దగ్గర నైన్ మెంబర్స్ పట్టే కార్ ఉంది ఫైవ్ మెంబర్స్ మిని కార్ కొంచెం మీడియం లెవెల్ అండ్ హై లెవెల్ ఎక్కువమంది పట్టే కార్ ఉన్నాది సో మీరు ఫైవ్ మెంబర్స్ అంటున్నారు కాబట్టి ఫైవ్ మెంబర్స్ సీటు ఉన్న కార్ మనకి ఉంటుంది కాబట్టి అది ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటున్నాము నేను వెళ్ళొచ్చు వెళ్ళి కానీ అక్కడ మనం ఇంక విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడా స్టే చెయ్యడము అంటూ ఉండదు మీరు త్రీ డేస్ ఎంగేజ్కి మాట్లాడుకుంటున్నారు కదా ఓకే మేము మీకు ఎప్పటి వరకు పంపమంటారు కారు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు ఏ ఎప్పుడు టైమింగ్స్ ఫోర్త్నాడు ఏ టైముకి

ఇప్పుడు మీరు త్రీ డేస్ అంటున్నారు కాబట్టి పర్ డేకి ఫోర్ థౌజండ్ పడుతుంది సో ఫోర్ థౌజండ్ ఇంటూ త్రీ డేస్ ఫోర్ థౌజండ్ పన్నెండు వేలు పడుతుంది ఇంక్లూడింగ్ డిస్కౌంట్ ఇచ్చి ఆలోవర్ త్రీ డేస్కి ఎంగేజ్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి త్రీ డేస్కి టెన్ థౌజండ్ మాట్లాడకు మాట్లాడుతున్నాము ఇక

ఫుడ్డు మీరే ఫుడ్డు మీరే అండ్ మీరే ప్రొవైడ్ చెయ్యాలి ఆయన వచ్చేసరికి ఎలాగా మేము డిస్కౌంట్లోనే ఇస్తున్నాం కాబట్టి మీరు ముందుగా ఇప్పుడు మాకు అడ్వాన్స్ ఫైవ్ థౌజండ్ పంపండి ఆఫ్టర్ మీరు వెళ్ళీ వచ్చాక ఫైవ్ థౌజండ్ ఇచ్చెయ్యండి

కంపల్సరీ పంపిస్తాం ఇప్పుడే అడ్వాన్స్ పే చెయ్యలండి మేము కార్ మీకు కంపల్సరీ పంపిస్తాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది బుక్ చేసుకుంటున్నారు కదా అడ్వాన్స్ పే చెయ్యకపోతే మీకు కార్ అనేది బుక్ అవ్వదు ఓకే ఓకే అండి